హలో హలో చెప్పండి మ్యాడమ్ అవునండీ మేము ఖజానా జ్యువలర్స్ నుంచి మాట్లాడుతున్నాం ఓకే అవునండీ విజయవాడలో స్టోరే

అవునా తప్పకుండా ఆండీ మేం మీరు ఇచ్చిన రేట్లో మీరు చెప్పిన డిజైన్గా మీకు ఏవిధంగా కావాలంటే ఆ విధంగా మేము కస్టమైజ్ చేసి ఇస్తాము ఇంటూ మీకు గోల్డ్ షీట్లో కావాలంటే గోల్డ్ షీట్లో లేదంటే ప్యూర్ గోల్డ్లో అయినా తక్కువ వెయిట్లో మేము ట్వంటీ టూ క్యారెట్స్లో అయినా మేము డిజైన్ చేసి ఇస్తాము మీరు ఇప్పుడు ఆర్డర్ ఇస్తే మీకొక ఫిఫ్టీన్ టూ ట్వంటీ డేస్ పడుతుందడీ ఖచ్చితంగా మీరు చెప్పిన డిజైన్ని బట్టి ఒకవేళ హెవీ డిజైన్ అయితే మాత్రం వన్ మంత్ కంపల్సరీ పడుతుంది

ఓకే ఆండీ మార్నింగ్ నైన్ తర్టీ నుంచి నైట్ నైన్ తర్టీ వరకు స్టోర్ ఓపెనే ఉంటుందండి

మీ బడ్జెట్లో మేము ఖచ్చితంగా కస్టమైజ్ చేసి ఇస్తాము త్యాంక్ యూ మ్యామ్ ప్లీజ్ విసిట్ ద స్టోర్ త్యాంక్ యూ వెల్కమ్